నాకు ఇష్టమైన పుస్తకం వసుదా పుస్తకం సినిమా లేదా టీవీలలో షో వస్తుందా అంటే రాదు దానిలో మీకు ఇష్టమైనవి అంటే ఫన్నీ ఫన్నీ గే ఫన్నీ టాపిక్స్ ఇష్టం ఇంకా అందులో గేమ్స్ వస్తుంది సండే బుక్లో నా అందుకే చాలా ఇష్టం సండే బుక్స్లో గేమ్ ఆడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదే సినిమాలో టీవీలో షో వస్తుందా అంటే ఉండదు షో అనేది అది ఓన్లీ సండే న్యూస్ పేపర్లోనే వస్తుంది అది వార వార్త పత్రికలల్లో తీసుకోవాలి సండే